నేను ఆర్ట్ సామాగ్రిని ఎక్కువ అయితే బయట దుకాణంకి వెళ్ళి కొనుక్కుంటాను ఒకవేళ కొత్త కొత్త ఏమైనా వచ్చాయని తెలిస్తే మాత్రం ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకుంటాను ఇలా కొత్త కొత్త పెయింటింగ్స్ వచ్చినా కానీ ఇక్కడ బయట షాప్లలోకి తొందరగా రావు కాబట్టి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను లేదా ఒకవేళ మా ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళతో చెప్పి నేను తెప్పించుకుంటాను కొత్త కొత్త ఐటెంమ్స్ ఏమైనా వచ్చాయని తెలిసినా మార్కెట్లోకి ఒకవేళ వేసుకొనేవి ఆ డ్రాయింగ్ వేసుకొనే కొత్త కొత్త బోర్డ్స్ ఏమైనా వచ్చినా కానీ ఫ్రెండ్స్తో చెప్పి తెప్పించుకుంటాను ఒకవేళ నాకు వీలు కాకపోతే ఆన్లైన్లో పెట్టుకుంటాను ఎక్కువ మాత్రం నేను బయట దుకాణంకి వెళ్ళి తెచ్చుకుంటాను ఒకవేళ వీలుగాని సమయంలో మాత్రం నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా ఆర్ట్ గురించి ఏమైనా వస్తే మాత్రం